జీవిత కాలంలో కొన్ని జరిగిన మార్పుల గురించి ఏందో చెబుతారా హే ప్రభువా ఇది ఆధ్యాత్మిక మరియు పరి పరిశ్రమిక కళలు మరియు అనువర్తిత సంబంధించిన అధ్యయనాలు శాస్త్రాలను సారాంశంగా సాంకేతిక మరియు ఇంజనీరింగ్ అనే పదాలు పదాలు వ్యవహారిత సమోహంలో పరస్పరంగా మార్చుకోబడ్డాయి వృత్తిగా స్వీకరించబడి ఈ విమానులు ఎప్పటి నుండో టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నారు టెక్నాలజీ ఎలా ఉంది అంటే ఈ రోడ్లు ఆ ఆ తినుబండాలు హోటల్స్ అవి అన్ని కూడా కట్టి చాల బాగా బిరుదు చేసారు టెక్నాలజీ పెరగడం వల్ల చాలా మంది అన్ని విషయాలు తెలుసుకోవడంలో ముందు ఉంటున్నారు ఫోన్ ఫోన్ వల్ల యూజ్ ఎంతా అంటే చదువుకునేటప్పుడు మనకు ఏదన్నా డౌట్ ఉన్న ఫోన్ చూసుకొనే చెప్పుకొచ్చు ఆ మనకి వర్క్ పరంగా లేదు అంటే ఆ ఒంట్లో బాగ లేకపోయిన హెల్త్ పరంగా చూసుకున్న మనకి టెక్నాలజీ ఎ హాస్పిటల్ ఎక్కడ ఉంది మ్యాప్ లు గాని ఆ ఏదన్నా హెల్త్ బాలేనపుడు అత్యవసర పరిస్థితులో అంబులెన్స్లు కానీ ఇవ్వని కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి టెక్నాలజీ పెరగడం వల్ల మనము ఒక ప్రమాదాన్ని ఎదురుకోగల మన శక్తి మనకి ఉన్నట్లు అనిపిస్తుంది ఆ ఎక్సమ్ప్లె కి ఎ ఎడ్ల బండి మీద తీసుకెళ్లేలోపల అంబులెన్స్ తీసుకెళ్తే మనం ప్రాణం నిలబెట్టుకునే స్థితిలో ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేసారు వితిన్ ట్వంటీ ఫోర్ హౌర్స్ లో ఈ ఐసీయూ ఇంక్యూబేటిస్ ఇవ్వని కూడా టెక్నాలజీ వల్లనే బాగా అభివృద్ధి చెందింది మాకు తెలిసిన మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి కూడా అలాగే ఆక్సిడెంట్ అయినప్పుడు ఎలా తీసుకెళ్లాలో తెలియనప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తే టెన్ మినిట్స్ లో అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్ లో తీసుకెళ్తే వెంటిలెటర్ మీద పెట్టారు నెక్స్ట్ వెంట వెంటనే ఫార్మసి కి సంబంధినవన్నీ కూడా అమౌంట్ అది అంత కూడా ఎలా పే చేయించుకున్న ఆ మాకు మా తమ్ముడు అయితే దక్కాడు ఈ విషయంలో టెక్నాలజీ అనేది మంచిగానే ఉపయోగపడుతుంది